బాబు శివనేనా ప్లంబరు మీ నంబర్ నేను ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను మా ఇంట్లో కొన్ని పైప్స్ కొద్ద కొత్తగా ట్యాప్స్ ఫిట్ చేసుకోవాలి అనుకుంటున్నాం

మేము ప్యూర్ఇట్ అనేది పెట్టుకోవాలని అనుకుంటున్నాము దానికి ఎక్స్టెన్షన్గా మినరల్ వాటర్ కోసం

అంటే అహా లోపల టైల్స్ అవన్ని కాకుండా డైరెక్టు ఓపెనింగ్ దగ్గరనే నేనూ పక్కన వాళ్ళు మీరు ఎవరింటిలోనో వేసిండంట ఇట్లా డైరెక్ట్ ఆ పైప్కే ఒక ఎక్స్టెన్షన్ పైప్ వేసీ యా ఓకే అండ్ ఇంకొకటి అదొకటిను బయటొకటి క్లోజ్ చేసేయ్యాలి నల్లా ఆ ట్యాప్ యూజ్ చేసుకుంట లేము డైరెక్ట్ దానికి క్యాపు పెట్టేసేయ్యాలి ఓకే ఇది ఎంతసేపు ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది కదా వర్కు ఓకే మాకు ఒకసారి మీరండి మీరు ఇక్కడనే ఈ పక్కనే మా సార్ వా మీరు మా ఏరియాలో ఈ సర్ వాళ్ళది చేసిండంట కదా నేను ఆ సర్కి చెప్తాను మీకు ఒకసారి మీరు కాల్ చేసి మా రండి మా దగ్గరకి

అదే అది ఓకే ఓకే వచ్చినాక ఒకసారి చూసి రాస్తే ఇంకేమన్నా చిన్న చిన్నవి ఏమైనా పట్టేటువుంటే నేను చెప్తా ఓకే